ఎక్కువమందికి వంటచేయాల్సి వచ్చినప్పడికి నాను వచ్చి మా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు మా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు నేను ముందుగా వంట సామానులన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను మరియు వారు ఎంత మంది వస్తారో ముందే తెలుకున్నాను తెలుసుకుని వారికి కావలసిన పదార్దాలు అన్నీ ఒక అంచనా వేసుకున్నాను అంచనా వేసుకుని వారికి ఏమేమీ కావాలి ఏమేమి ఇష్టము మరియు ఏమేమి సిద్ధం చేయాలి ఎంత లోపల సిద్ధం చేయాలి అన్న ఒక ఐడియా ఒక పర్ ప్రణాళికను తయారుచేసుకున్నాను మరియు ముందుగా వంట పాత్రలని సిద్ధం చేసుకున్నాను మరియు వంట పాత్రలని సిద్ధం చేసుకొని అన్నం రసము పప్పు ఇలా చాలా రకాలు చేయాల్సి వచ్చాయి అందుకని ముందుగా అన్నం వండేసాను అన్నం వండేస్తే కర్రీసు తర్వాత ఉన్న కూరలు అనేవి తర్వాత మళ్ళీ నిదానంగా చేయవచ్చనుకున్నాను ముందుగా కూ కూరగాయలని తెచ్చుకుని కట్ చేసుకున్నాను తర్వాత వాటికి కావలసిన మసాలాలు అన్నీ రెడీ అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను మరియు ఎక్కువ మందికి వంట చేయాల్సి వచ్చినప్పుడు ఒక్క దాంతో కుదరదు చాలా శ్రమ కూడా అందుకే వంటపాత్రలు పెంచుకున్నాను మరియు వ వంటకి సహాయం తీసుకున్నాను మా అమ్మమ్మ మరియు మా అమ్మ సహాయం తీసుకున్నాను తీసుకొని ముగ్గురం వంట చేస్తు వచ్చాము ఒకరు కూర చేస్తే ఇంకొకరు పప్పు సాంబార్ అలా చేయడం వల్ల మాకు శ్రమ అనేది తగ్గింది కొత్త మెళుకువలు అంటే మనం వంట అనే చాలా శ్రద్దగాను మరియు ఎక్కడ ఏం వంటలో ఏది ఎక్కువ కాకుండా అన్నీ సరిసమానంగా ఉండేలా చూసుకోవాలి వచ్చిన వారు అంత ఇష్టంగా తింటారు మరియు వచ్చేవారి ముందు విసుగుకోవడాలు ఇలాంటివి చేయకూడదు వారు కష్టంగా ఫీల్ అవుతారు ఇంటికి అతిధులు వచ్చినప్పుడు